హలో సార్ ఏం ఏసీ సర్వీసెసా సార్ మార్నింగ్ నుంచి మా ఏసీ పనిచేయట్లేదు సార్ మార్నింగ్ నుంచి వచ్చి చూస్తారా కొంచెం అవును సార్ ఏమో సార్ అది అంటే ఏమో సార్ తెలియటం లేదు అది అందుకే మీకు కాల్ చేస్తున్నాను మార్నింగ్ లేవగానే ఏసి వేస్తే ఒక టూ మినిట్స్ పని చేసింది తర్వాత సడన్ సడన్గా సడన్గా మళ్ళీ వెళ్ళిపోయి వెళ్ళిపోయింది సార్ సడన్గా అదే ఆఫ్ అయిపోయింది ఏం అవట్లేదు సార్ ఏం అవట్లేదు సార్ దాన్లో కొద్ది పొవెంటం కళ్ ఏదైతే కరెంటు ఉన్నట్టు కూడా అనిపీయట్లేదు సార్ దాంట్లో పవర్ సప్లై అవుతున్నట్లు కూడా అనిపీయట్లేదు ఓకే సార్ సార్ మేము ఇక్కడ దిల్షూక్నగర్ ఉంటాం సార్ సాయిబాబా టెంపుల్ ఓ ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ పెట్టుకుంటాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ కాస్ట్ ఎంత అవుతుంది సార్ దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఒక ఒక రఫ్ ఒక రఫ్గా చెప్తే మేము మేము వచ్చి చూసుకుంటాం సార్ ఒక్కసారి రఫ్గా చెప్పండి ఎంత అవుతుంది అనేది సో ఇక్కడే సార్ ఈ శాంసంగ్ తీసుకున్నాం సార్ అవును సార్ అవును సార్ ఏమైనా చూసి చూసి చెప్తాను సార్ మీకు ఒకసారి మేము చూసి మీరు ఎప్పుడు వస్తారు అని చెప్తే మేము చూసి చెప్తాం సార్ అది వారెంట్ ఉందా లేదా అనేది ఓకే సార్ ఓకే సార్ కాలేదు సార్ ఏం కాలేదు సార్ ఫస్ట్ ఫస్ట్ టైం రిపేర్ వచ్చింది సార్ ఇది

ఓకే సార్ వాట్సప్లో సెండ్ చేస్తా సార్ మీకు ఓకే సార్ పెట్టేస్తున్నా ఓకే సార్ వచ్చి చూడండి సార్ ఒకసారి వచ్చి చూడండి సార్ చూసి ఇక్కడ్నుంచి చూడండి ఈ సారి అవును సార్ ఓకే సార్ త్యాంక్ యూ